మేము బాగా ఎంజాయ్ చేసిన ఆటలు ఏంటి అంటే అంటే ఇట్లా ఒకటి స్నేక్ అండ్ లాడెర్స్ చిన్నప్పుడు మా పిల్లలతో కలిపి ఆడుకునేవాళ్ళం నెక్స్ట్ కారం బోర్డు అనేది ఓ ఎండాకాలం వస్తే చాలు మనం క్యారం బోర్డు ఆడుకునే వాళ్ళం అందరం కూర్చుని స్నేహితులు బంధువులు అందరం కోర్చోని ఈ ఆటలు ఆడుకునేవాళ్ళము అండి మేము